ఈ మన జీవితంలో మానవుని జీవితంలో నీరు అనేది చాలా అవసరం గాలి గాలి ఎంత అవసరమో ఆహారం ఎంత అవసరమో గా ఆహారంతో పాటు నీరు అనేది కూడా చాలా అవసరం ఆహారం ఒక వారం రోజులు తీసుకోకున్నా బ్రతకగలం కానీ నీరు అనేది వారం రోజులు తీసుకోకుండా బ్రతకలేము మనం పొద్దున లేచినప్పటి నుంచి మన కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీరు అవసరమవుతుంది మనం మళ్ళీ మనం ఫ్రెష్ అప్ అయి స్నానం చేయడానికి మనకు నీరు అవసరమైతుంది మళ్ళీ స్నానం చేయడానికి అవసరమవుతుంది బట్టలు పిండుకోవడానికి అవసరమవుతుంది విడిచిన బట్టలు ఉతికి మళ్ళీ క్రొత్తగా వేసుకోవాలంటే నీరు అనేది చాలా అవసరం మళ్ళీ అన్నం తిన్నాక నీళ్ళు త్రాగడం అనేది చాలా అవసరం మనం అన్నం తినకుండానైనా బ్రతకగలం కానీ నీరు తాగకుండా అసలు బ్రతకలేము ఒక్క రోజైనా నీరు తాగకుండా ఉండలేము ఉన్న ఉన్న కానీ మనం నీరు తాగకుండా ఉంటే మన బాడీ అనేది డిహైడ్రేషన్ అయి ఈ మనం వెంటనే పడిపోతాము అందుకే నీరు అనేది చాలా అవసరము మళ్ళీ పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం నైట్ పడుకొనే వరకు మన వివిధ కార్యక్రమాలు తీర్చుకోవడానికి కూడా నీరు చాలా అవసరం ఉపయోగపడుతుంది పంట పొలాలకు నీరు నీరు కావాలి పంటలు పండించడానికి నీరు కావాలి వ్యవసాయ పరంగానైనా పారిశ్రామిక పరంగానైనా నీరు అనేది చాలా అవసరం ఇప్పుడు ఏదైనా పారిశ్రామిక పరంగా అంటే ఏదైనా బిల్డింగ్ కట్టడానికి అయినా ఆ నీరు లేకుండా కట్టలేము ఆ బిల్డింగ్కి ఆ గోడలు గట్టిపడాలన్నా మనం నీరు అనేది పోస్తేనే గట్టిపడుతుంది మొక్కలకు కూడా నీరు పోస్తేనే పెరుగుతాయి కాబట్టి నీరు అనేది ప్రతీ ఒక్క జీవికి అది ప్రాణి అయిన ప్రాణీ లే లేని వాటికైనా పారిశ్రామికంగా అయినా కానీ నీరు అనేది చాలా అవసరం ఉన్నది నీరు లేకుండా అసలు బ్రతకమేము మన భూమిపైన వంద శాతం నీరు ఉన్న కానీ అది అనేది ఓ ఎక్కువగా సముద్రాల్లో ఉండడం వల్ల ఉప్పు నీరుగా ఉంది ఆ నీరు అనేది మనం యూజ్ చేసుకోలేము మంచినీరు మాత్రం ఒక త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉన్నా కానీ అందులో వర్షం నీరు వాడి డ్రైనేజీ వల్ల అంతా కొంచెం చెడుగా నీరుగా అవుతుంది కాబట్టి మనకున్న నీటినే మనము పొదుపుగా వాడుకుంటూ భూగర్భ వనరులను మనము పెంపొందించాలి